వ్యవసాయం కోసం ఇప్పుడు పూర్వకాలములో ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు డబ్బులను బట్టి మనం వాడుకుంటాము తర్వాత మన దగ్గర లేనప్పుడు పక్కన వడ్డీకి తీసుకొని ఉపయోగించే వాళ్ళము మా నాన్నగారి టైంలో వాటికి మళ్ళీ ఫలితం వచ్చినప్పుడు పంట కోసి ఫలితం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళకి అప్పు తీర్చే వాళ్ళం అలా చేస్తు ఉండే వాళ్ళు నాన్నగారు ఈ ప్రస్తుత రోజులలో ఇప్పుడు నాన్నగారు కూడా అప్పుడు చదువుకుని వ్యవసాయంలోకి వచ్చారు అప్పుడు బ్యాంకులలో అంత రుణాలు ఉండేవి కావు ఒక ముప్పై నలభై ఏళ్ళ క్రితం మాట అది ఇప్పుడు నేను డిగ్రీ చేసినాను నేను ఇప్పుడు వ్యవసాయంలో వచ్చినాను నేను కూడా ఇప్పుడు ప్రస్తుతానికి తేడా ఏంటంటే అప్పటికి ఇప్పటికి ఇప్పుడు బ్యాంకుల ద్వారా మనము కొత్తగా లోన్ తీసుకోవచ్చు బ్యాంకు రుణము ఎట్లా అంటే క్రి కిసాన్ క్రెడిట్ కార్డ్ అనే ద్వారా లోన్ తీసుకొని మేము ఉపయోగించుకున్నాము అది కాకుండా ఇంకా బంగారం బ్యాంకులలో పెట్టుకుని కూడా మనం వ్యవసాయ వ్యవసాయానికి బ్యాంకులు అప్పు ఇస్తున్నాయి బ్యాంకులు ఆ విధంగా మనకు సహాయపడుతున్నాయి మనం పొలం వ్యవసాయం చెయ్ పొలంలో చేసుకోవడానికి ఇంతకు ముందు నాన్నగారి టైంలో అయితే మామూలుగా సొసైటీ బ్యాంక్ అనేది ఒకటి ఉండేది అన్నమాట ఆ బ్యాంకు నుంచి మాత్రం అప్పు తీసుకొని బ్యాంక్ ఆధారాలు పెట్టి డాక్యుమెంట్స్ వాళ్ళకి తీసుకొని చేసేవాళ్ళు ఇంకా వడ్డీకి తీసుకొని చేసేవాళ్ళు ఈ పాతకాలం ఇప్పుడు ఈ కొత్తగా లోన్లు ఉన్నాయి కాబట్టి అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది మార్పు ఉంది ఈ విధంగా వ్యవసాయాన్ని ముందుకు బాగా చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయంలో వచ్చి ఇప్పుడు పాడిపంటలు కోళ్ళు చేపలు రొయ్యలు ఇవన్నీ వ్యవసాయంలో భాగంగానే వస్తాయి కాబట్టి ఇవన్నీ ఒక వ్యవసాయపరంగా చేసుకొని ఇప్పుడు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు పూర్వకాలం నాన్న వాళ్ళ టైంలో కన్నా ఆ కాలంలో కన్నా ఈ కాలంలో రైతులు ఎక్కువ ఆదాయాన్ని పొందుతున్నారు ఎక్కువ ధరలు కూడా ఉన్నాయి అప్పుడు వంద రూపాయలు ఉండేది ఒక నలభై ఏళ్ళ క్రితము వడ్లు వరి బస్తా ఇప్పుడు పదహారు వందలకు వచ్చింది కాబట్టి ఈ విధంగా రేట్లు ద ధరలు తేడాలు ఉన్నాయి కాబట్టి చదువుకున్న రైతులు ఆదాయం బాగా వ్యవసాయం ద్వారా సంపాదించవచ్చు అనేదానికి ఇది మంచి ఉదాహరణ అన్నమాట కోళ్ళు పెంచుతున్నారు ఆవులు పెంచుతున్నారు పాలు ఉత్పత్తి చేస్తున్నారు పాల ద్వారా కొన్ని ఉత్పత్తులు చేస్తున్నారు ఇట్లా రకరకాల ఉత్పత్తుల వలన ఎక్కువ ఆదాయం ఇప్పుడు పొందగలుగుతున్నారు ముందు ఈ విధంగా అన్నీ ఒకే పంట పెట్టి అంత ఆదాయం ఉండేది కాదు పూర్వకాలంలో ఇప్పుడు రకరకాల పంటలు ఒకే పొలంలో అని చెప్పి పండిస్తున్నారు ఉదాహరణకి ఇప్పుడు కొబ్బరి మొక్కలు ఉంటాయి చింత మొక్కలు ఉంటాయి మామిడి మొక్కలు ఉంటాయి పక్కన వరి ఉంటుంది కూరగాయలు ఉంటాయి పండ్లు ఉంటాయి పువ్వులు ఉంటాయి అన్నీ రకాలుగా ఒక్కొక్కటి దుంపలు ఉంటాయి అన్నీ వేసుకొని ఆకుకూరలతోటి ఇప్పుడు రకరకాల మొక్కలు పెంచడం వల్ల రైతుకి ఆదాయం బాగా వస్తుంది ఇది ఇప్పుడు చదువుకున్న రైతులు వ్యవసాయంలోకి వచ్చి చేస్తున్నారు ఇట్ల పాడిపంట అన్ని కలిపి చేస్తున్న దానివల్ల ప్రత్యేకంగా ఆదాయాన్ని ఎక్కువగా పొందగలుగుతున్నారు అన్నమాట